తెలుగు భాషను సంస్కృతిని పరిరక్షించడంలో సంగీతం జానపద కథలు ఎంతగానో ఉపయోగపడతాయి ఇవి సంస్కృతికి సంబంధించిన మూల అంశాలు మరియు తెలుగు భాషను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి సంగీతం సంగీతం భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన భాగం తెలుగు సంగీతంలో ప్రజల సంస్కృతిని సమాజాన్ని వారి జీవన విధానాన్ని ఆధ్యాత్మికతను ప్రతిబింబించవచ్చు శాస్త్రీయ సంగీతం కవిత్వం పాటలు ఇవన్నీ తెలుగుని నిలబెట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి పాటలు ఆలా పనులు మరియు కచేరీలు ద్వారా ఈ భాష విశ్వవి వ్యాప్త్యంగా చేరుకుంటాయి అలాగే కొత్తతరం కూడా వాటి ద్వారా తెలుగును సులభంగా నేర్చుకుంటుంది రెండవది జానపద కథలు తెలుగు జానపద కథలు మన సాంప్రదాయాలకు నైతిక విలువలను చారిత్రక సంఘటనలు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి మూడవది ఆధునిక గీతాలలో తెలుగు వాడకం ఆధునిక గీతాలలో తెలుగు వాడకం తగ్గిపోతుంది ఎందుకంటే ప్రపంచీకరణ భాషల మధ్య పోటీ పెరిగిపోయింది అంతర్జాతీయ ప్రమాణాలను పాటించి సాహిత్యం పాప్ సంగీతం హిపాప్ వంటి శైలులు ఎక్కువగా వినియోగమవుతున్నాయి ఈ పరిస్థితిని ఎదుర్కొనడంలో మన తెలుగు భాషను సంగీతం కథలు మరియు ఇతర కళలు ఉపయోగించి సంస్కృతిని గౌరవంగా ప్రోత్సహించాలి తెలుగు భాషను పెంచేందుకు పాత సంప్రదాయాలు జీవితంలో అమరు చెయ్యడం కొత్త తరంలో గమనించడం అత్యంత అవసరం